నేనైతే క్రికెట్ వాలీబాల్ రన్నింగ్ అటువంటి గేమ్స్ని అటువంటి ఆటలని ఆడతాను మా ఊరిలో నేను మా స్నేహితులతో కలిసి నాకున్న నా స్నేహితులతో నేను ఈ గేమ్స్ని ఆడతాను ఆడడానికి బాగా ఇష్టపడతాను మా ఊరిలో ఉన్న హై స్కూల్ నా బోర్డ్ హై స్కూల్ అటువంటి గ్రౌండ్స్లో ఆడడానికి చాలామంది పిల్లలు అక్కడికి వస్తు ఉంటారు వారితో కలిసి నేను ఈ ఆటలను ఆడతాను చాలామంది స్థలాలు ఉన్నవాళ్ళు మేము ఆడుకోవడానికి కొన్నిచోట్ల చాలా చాలా మంది అనుమతి ఇస్తారు అటువంటి వారందరు చాలామంది ఉన్నారు అటువంటి స్థలాలలో కూడా మేము గేమ్స్ ఆడడానికి ఇష్టపడతాము ఈ ఆటలు ఆడటం వల్ల మాకు శారీరిక దృఢత్వం అనారోగ్య సమస్యలు ఏమి రాకుండా మేము మా శరీరాన్ని ఇంకా పెంచుకొని ఆటలను ఆడుకొని మాకున్న శక్తిని ఇంకా పెంచుకొని ఆడుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది